గుడ్ ఈవెనింగ్ అండి ఓకే అండి ఏ బ్రాంచ్ అండి మీది బ్రాంచ్ బ్రాంచ్ అండి ఎక్కడ మీది ఓకే ఓకే అవును ఇంతకుముందు చూశాను అండి నాకు ఇంతకుముందు పర్సనల్ ఇన్సూరెన్స్ ఏమి లేదండి బైక్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది అంతే

లైఫ్ ఇన్షూరెన్స్ చెప్పండి లైఫ్ ఇన్షూరెన్స్ గురించి చెప్పండి

అవును మ్యూచువల్ ఫండ్స్ ఓకే మంత్లీ ఎం

ఓకే

అవును

ఓకే

ఓకే ఓహ్ ఓకే

ఓకే అండి

ఓకే

ఓ ఓటీడీఎస్ ఓకే అవును ఓకే అర్థమైంది అండి అవును ఓకే

అవును అవును కరెక్ట్ అండి ఓకే చెప్తాను అవును బైక్ ఇన్షూరెన్స్ కావాలి నాకు ఇప్పుడు క్లారిటీ అయితే క్లారిటీ వచ్చింది అండి ఓకే అండి నాకు మొత్తం క్లారిటీ వచ్చింది ఆలోచించాక నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు ఓకే అండి థ్యాంక్ యూ